హలో నమస్తే అండి అవునా మీ రెస్టారెంట్ గురించి బాగా పేరు బాగా మోగుతుంది అయితే మీ రెస్టారెంట్లో ఏమేమి డిషెస్ మంచిగా రుచికరంగా మేము అంటే మా ఫ్రెండ్స్ తో మా రేపు మహిళా దినోత్సవ సందర్భంగా వద్దాం అని అనుకుంటున్నాము అయితే ఏ డిష్ బాగుంటుంది దాని కాస్ట్ ఎంత ఇవన్నీ చెప్తే దాని బట్టి మేము ఒక ప్లానింగ్లో ఉంటాం చెప్పండి నాటు కోడి దొరకుతుందా మీదగ్గర నాటు కోడికి మేము ఇప్పటి వరకు నాటుకోడి ఏముకలతో విన్నాం అమ్మ ఎందుకంటే నాటుకోడికి చాలా ఏముకలు ఉంటాయి అది కండ పెరుగదు కదా

అవునా

అవునా ఇంకా అది దాని మించి ఇంకా ఏమన్న రొయ్యలు చెరువు రొయ్యలా చెరువు రొయ్యలా

ఓకే కాస్టు చెప్పలేదమ్మ నువ్వు నాటు కోడి ఎ స్పెషల్ కుండ బిర్యానీ అన్నావు దాని దాని ప్రైస్ చెప్పు ఇది పులుసు ప్రైస్ చెప్పు

సరే సరే ఓకే అమ్మ రేపు మేము చెప్తాము ఏ సంగతి ఓకే థ్యాంక్ యూ